హలో నమస్కారమండి మాకు కాయలు కావాలండి మాకు మంచి రకమైన దానిమ్మలు కావాలి బొప్పాయి కాయలు కావాలి మళ్ళీనేమో దానిమ్మలు బొప్పాస్ కాయలు కావాలండి ఏమేమి ఉన్నాయండి మీ దగ్గిరా

మాకూ మామిడి కాయలు ఒక రెండు కేజీలు కావాలండి దానిమ్మలు ఒక రెండు కేజీలు కావాలండి బొప్పాస్ కాయలు ఒకా మూడు కేజీలు కావాలండి మంచి రకం కావాలండి నిలవ నిలవ సరుకు వద్దండి మంచివి కావాలి రూపాయి ఎక్కువైనా సరే మంచివే కావాలండి తాజావే కావాలండి

బొప్పాస్ కాయి రేటు ఎంతండి రెండు కేజీలు

ఇంకేం తగ్గించరా అండీ ఆ మూడు చాలండీ ఆ మూడుకే వేయి రూపాయలు బిల్ చెప్పినట్టున్నారు కదండి ఇంకేం తగ్గిచ్చండీ ఆ మూడే చాలండి సరేనండి ఇచ్చేయండండి ఆ మూడు రెండే రెండేసి కేజీలు రెండేసి కేజీలు ఇచ్చేయండి

ఇవ్వండి